తెలుగు భాష గురించి చెప్పాలంటే వేరే భాషతో కంపేర్ చేస్తే నాకు తెలుగు భాష గురించే చాలా బాగా తెలుసు నేను ఎందుకంటే తెలుగును చదివాను నాకు తెలుగు బాగా తెలుసు వేరే భాష గురించి నాకు అంత ఇంట్రస్ట్ ఉండదు ఎందుకంటే తెలుగులో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది వేరే భాష గురించి మాట్లాడాలంటే నాకు అంతగా ఇష్టం ఉండదు కాబట్టి తెలుగు భాష గురించి నేను ఇది నా మాతృ భాష కాబట్టి నేను ముందు నుంచి నేను పుట్టిన కాడ నుంచి నేను నేర్చుకున్న భాష ఈ తెలుగు బడిలోను చదివింది తెలుగు మీడియంలో చదివాను నాకు తెలుగు బాగా వచ్చు తెలుగు బాగా మాట్లాడుతాను తెలుగు గురించి బాగా తెలుసు అందుకని నేను తెలుగు గురించే ఎక్కువగా ఇష్టపడతాను అలా ఇంగ్లీష్ గురించి చెప్పాలంటే ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఉంటాయి సారీ అని ఉంటుంది అదే తెలుగులో అయితే క్షమించండి అని అంటాం అది మనస్ఫూర్తిగా ఉంటుంది అందుకని నాకు తెలుగుని నేను ఎంతగానో ఇష్టపడుతాను అదే మరొక భాష గురించి మాట్లాడాలంటే తెలుగు భాషకు ఉన్న ఉన్నటువంటి మనస్ఫూర్తి అయిన పదాలు వేరే భాషకు ఉండవు అలాగే ఇంగ్లీష్లో క్షమించు అన్న మాటకి సారీ అని చెప్పేస్తాము అవి అవి ఏంటంటే ఊరికే ఏదో చెప్పాలి అన్నట్టుగా చెప్తున్నట్టు ఉంటుంది కాని మనస్ఫూర్తిగా చెప్తున్నట్టు ఉండదు అది తెలుగులో క్షమించండి అని అంటే ఎంత మనస్ఫూర్తిగా ఉంటుంది తెలుగు భాషలో అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి తెలుగుకి ఉన్నటువంటి ప్రాముఖ్యత అలా ఉంటుంది అలాగే తమిళ్ భాష ఉంది కన్నడ ఉంది ఈ భాషల గురించి నాకు కొంచెం తెలిసినా కానీ నాకు తెలుగు మీద ఉన్నటువంటి ఇంట్రస్ట్తో దాని మీద ఉన్న మమకారంతో నేను నా మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు గురించి ఇష్టంగా చదువుకున్నది తెలుగు కాబట్టి నాకు తెలుగు అంటే చాలా ఇష్టం మిగతా భాషల కన్నా తెలుగు నేను ఎక్కువగా ఇష్టపడతాను కాబట్టి నాకు తెలుగు అంటే చాలా ఇష్టం తెలుగులో ఉన్నటువంటి మాధుర్యం అలాంటిది అని నేను భావిస్తున్నాను మనస్పూర్తిగా